హలో నేను కరెంటు బిల్లు పోయినసారి కట్టలేదు అందుకోసమనే కొంచెం ఏమైనా హెల్ప్ చేయి కొంచెం నేను కరెంటు బిల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నాను నాకు సాయం చేయి మిత్రమా

కరెంటు బిల్లు త్వరలోనే కడతాను అలాగే నేను కరెంటు బిల్లు కట్టడానికి వారు నాకు సంప్రదించిన వెబ్సైట్లో లాగిన్ అవుతాను నన్ను నాకు కొంచెం సహాయం చేయి అలాగే నాకు ఏమైనా పదాలు గురి ఇట్లా వెబ్సైట్ల గురించి కానీ కరెంటుకు సంబంధ కరెంటు బిల్లు కట్టి రుణం తీసుకోవడానికి కరెంటు బిల్లు కాదు నేను తీసుకోవాలనుకుంటునేది లోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను లోన్ తీసుకోవాలంటే పోయినసారి నేను లోన్ తీసుకున్న వాటిని క్లియర్ చేసేయాలి కావున మిత్రమా నాకు సాహాయం చేయగలవా నేను పోయినసారి తీసుకున్నా లోన్ బిల్లులని కరెంటు బిల్లును బిల్లుని కట్టాలి కావున నాకు సాయం చేయి మిత్రమా ఎందుకంటే నేను త్వరలోనే కట్టా కట్టాలని అనుకుంటున్నాను సో నాకు సాయం చేయి

కృతజ్ఞతలు మిత్రమా సరే అయితే ఉంటాను